సార్ మీరు కస్టమర్ సార్ మేము ఆల్రెడీ బట్ అండ్ ప్రోడక్ట్ మీరు రిటర్న్ పెట్టారు కదా ఎందుకు పెట్టారు ఫస్ట్ డామేజ్ అయిందా లేకపోతే మీకు ప్రోడక్ట్ నచ్చలేదా ఓకే సార్ మీరు ప్రొడక్టు ప్రోడక్ట్ మీకు ఎన్ని డేస్కి డెలివరీ అయింది సార్ ఆ ఓకే సార్ ప్రొడక్టు ఓపెన్ అయ్యిందో చెప్పగలుగుతారా ఏమైనా ప్రోడక్ట్ డామేజ్ అయ్యింది అంటే అకోర్డింగ్ టు డెలివరీ ప్యాకేజు ప్యాకేజ్ ఏమైనా వచ్చిందా సార్ ప్యాకేజ్ అంటే సీల్ చేయడం కానీ ప్రోడక్ట్ కోసం ప్రొటెక్టీవ్ కోసం కవర్స్ కానీ ఆలా పంపుతాంకదా అలాంటివి ఏమైనా ఇబ్బందులు అయ్యాయా వాటితోని ప్రోడక్ట్ అయితే డామేజ్ అయ్యింది అంటారా మీరు అందుకు అయితే మీరు ప్రోడక్ట్ని అయితే రిటర్న్ చేద్దామని అనుకుంటున్నారు అయి ఏప్పటివరకు ఎప్పటివరకు వచ్చి కల్లెక్ట్ చేసుకోమంటారు ప్రోడక్ట్ మీరు ఆ ఈవెనింగ్ వరకు వచ్చి మీ లొకేషన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా సార్ ఆ లొకేషన్ దగ్గరకి వచ్చి నేను అయితే ఆ ప్రోడక్ట్ని అయితే కలెక్ట్ చేసుకుంటాను సార్ అండ్ ఈ ప్రోడక్ట్ విషయంలో మీరు కొంచెం రేటింగ్ ఎందుకు ఇవ్వకూడదు సార్ ఫైవ్ స్టార్ ఆ ఆ ఓకే సార్ థాంక్ యూ ఫర్ ఫీడ్ బ్యాక్ సార్ అండ్ మీరు ఏమైనా ఇంకా ఏమైనా ఆన్లైన్లో నుంచి ఆర్డర్ చేసుకుందామని అనుకుంటున్నారా సార్ ఎక్సచేంజ్ ఈ ప్రోడక్ట్ బదులు వేరే ప్రోడక్ట్ ఎక్సచేంజ్ చేసుకుందామని అనుకుంటున్నారా జస్ట్ రిటర్నేనా సార్ ఆ ఓకే సార్ థాంక్ యూ సార్